భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అవినీతి దీనివల్ల దేశం ప్రతి సంవత్సరం దాని జిడిపిలో పది శాతం వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సి బి ఐ వంటి కొన్ని చర్యలు తీసుకుంది అలాగే విరక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది ముఖ్యంగా మహిళల్లో ప్రభుత్వం విద్యను మెరుగుపరచడానికి సర్వ శిక్ష అభియాన్ మరియు మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది అలాగే ప్రాథమిక పారిశుధ్యం భారతదేశంలో కూడా బహిరంగ మల విస మల విసర్జన అధికముగా ఉంది ఇది పెద్ద ఆరోగ్య ప్రమాదం మరియు ఇది డయేరియా మరియు

పేదరికం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేద ప్రజలు నివసిస్తున్న దేశం భారతదేశం పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మరియు ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది అయితే పేదలకు ఉద్యోగాలు కల్పిం కల్పించడంతోపాటు అవకాశాలు కల్పించేందుకు మరెన్ని చర్యలు చేపట్టాలి